నేను కాళేశ్వరం పోవాలి ఎంత తీసుకుంటారన్న నేనొక యాభై ఇద్దాం అనుకుంటున్నా మళ్ళా నలుగురు ఐదుగురు ఉన్నాలు ఒక్కడినే కాదు ఇక మళ్ళా ఫ్యామిలీలు కూడా ఉన్నాయి ఇక అంటే ఇగ అందరు కలిపి ఐదొందలు దాకా అవుతాయి మరి ఇట్లా వచ్చేస్తే ఇట్లా కాలవ మీదకెళ్ళి పోవచ్చు

ఆడకి పోయినాక ఇక గుడి కాడకి పోయి ఆ పూజ ఆ గుడి చుట్టూ తిరిగి ఆ పూజలంతా అయినాక మాకు ఇక ఆడ ఏముంటుంది తి వండుకొని తినుడు అక్కడ పార్క్ ఉన్నది కదా ఆ పార్క్లోకి పోయి ఇక సాయంత్రం దాకా ఇక అందులోనే ఎంజాయ్ చేసి మళ్ళా రిటర్న్ మళ్ళా రావాలిగా నేను మాట్లాడతా ఇక ఇక నన్నే మాట్లాడమన్నళ్ళు ఇక అందరూ కలిసి ఇక మరి వస్తానంటే వాళ్ళందరికీ చెప్పి రెడీ చే రెడీ కమ్మంటా ఇక ఇం ఇంకొక గంటలో ఇలా

మొత్తం పదిమంది ఉన్నారు మనిషికి యాభై అయితే ఇక ఐదొందలు అవుతాయి ఇక వెళ్ళిపోవచ్చు

మళ్ళా దానిది వేరేనా ఇప్పుడు మీకు కి ఇప్పుడు వచ్చినందుకు ఇప్పుడు నీకు తినిపిచ్చుడు కూడా మేమేనా అంతేనా ఎంత తీసుకుంటావు అన్న మొత్తం కలిసి మరి అంతేనా ఇక రెండు మూడు వందలు కాదు గానీ ఒక వంద రూపాయలు అయితే ఇస్తారట ఇక అందరూ ఒక్క మాట మీదనే ఉంటారిక ఇక నా మాట తియ్యరు వీళ్ళు ఇక్కడ ఏం లేదిక ఓన్లీ ఇట్లా పోయి కాళేశ్వరం పోయి ఇక మనకు దర్శనం అయ్యిందంటే ఇక అక్కడకెళ్ళి ఒక పార్క్ పోయి వండుకొని తిని ఇక అక్కడకెళ్ళి ఇక మళ్ళా సీదా ఇంటికొచ్చుడే ఇక మరి ఏ నీకు ఆ మనీ ఇంటికచ్చినాక ఇచ్చుడే మరి ఫోన్లో ఇచ్చుట లేదు మ మరి డీజిల్ గీజిల్ అంతా నీదే పోసుకో వచ్చినా వచ్చినాకనే ఇక ఏమైనా పైసలైనా ఏమైనా అదే చిన్న పో చిన్న పిల్లలు ఉన్నారన్న మరి వాళ్ళకు కూడా తీసుకుంటావా మరి అదే మరి చిన్న పాపలు చిన్న పాపలు ఇద్దరు ముగ్గురు ఉన్నారు